భారతీయ రవాణా వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుతం మెరుగుపరుస్తు వస్తుంది అంటే ఇప్పుడు ఇంకా కొంచెం మంచి రూపుదిద్దుకుంటుంది ఎందుకంటే దేశంలో జనాభాలు మామూలుగా రవాణాలు ఎన్నో ఉన్నాయి ప్రభుత్వాల నుంచి వచ్చిన రవాణాలు అంటే రోడ్డు రవాణా రైలు రవాణా ఇలా విమాన ఇలా వ్యవస్థలు ఎన్నో ఉన్నాయి కానీ ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా రూపుదిద్దుకుంటుంది అంతేకాకుండా ప్రస్తుతం ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి రెండు గంటల సమయంలో లేదంటే ఒక గంట సమయంలో వెళ్ళటం వెళ్ళే మూలంగా టెక్నాలజీని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం జనాలు వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి అనువుగా ఉండడానికి సమయం తక్కువ సమయంలో మనం అనుకున్న విషయం ఎక్కడ వెళ్ళాలి అకుంటున్నామో ఆ యొక్క చోటుకి తొందరగా వెళ్ళడానికి టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇలా యూస్ చేసినప్పుడు భవిష్యత్తు భవిష్యత్తులో మనం అనుకున్న చోటుకి ఇంకా తొందరగా వెళ్ళే విధంగా భారతదేశంలో ఒక మంచి టెక్నాలజీ వస్తుందని నా యొక్క నమ్మకం అంతేకాకుండా జనాలు మామూలుగా ఎలా తిరుగుతు ఉంటారంటే ఈ రోడ్డు రవాణా లేకుండా నడక విధంగా నడుస్తుంటారు కానీ ప్రస్తుతం టెక్నాలజీ మూలంగా ఎక్కువ రూపొందించడం వల్ల ఒక ఒక చోట నుండి ఇంకో చోటు వెళ్లడానికి తొందరగా తక్కువ సమయంలో తొందరగా వెళ్ళేటందుకు టెక్నాలజీ రూపొందించబడుతుంది అంతేకాకుండా దీనివల్ల ఎన్నో సవాళ్ళు ఉంటాయి ఎందుకంటే మన అనుకున్న చోటికి వెళ్ళవచ్చు వెళ్ళకపోవచ్చు ఇంకా కొంచెం సమయం అనేది తీసుకోవచ్చు ఎందుకంటే అనుకున్న రోజు అనుకున్నట్టే ఉంటుందంటే ఒక ప్రశ్న అందువల్ల ప్రతి ఒక్కరు నార్మల్ అప్పట్లో మనుషులు నడక మూల్యాంగా వెళ్ళేటప్పుడు వాళ్ళు అనుకున్న రోజుకి వాళ్ళు ఏ రోజు అనుకున్నారో ఆ రోజుకి వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది కానీ ఇలా టెక్నాలజీ రూపొందించడం వల్ల ఒక చోటు నుండి ఇంకో చోటుకి త్వరగా వెళ్ళాలని ఉన్నాకానీ అది వెళ్తున్న వెళ్తామా అన్నది ఒక ప్రశ్న కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరు వాటి మీద ప్రయోజనాలు చేస్తున్నారు అలా ఇప్పుడు ప్రస్తుతం అలా వెళ్ళా లంటే తొందరగా వెళ్ళడానికి టెక్నాలజీ ఎంతగానో భారతదేశంలో ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి ఇలా ఉపయోగపడుతుందని అంతే కాకుండా దీ దీన్ని మెరుగుపరచాలంటే రైలు మూల్యంగా రోడ్ రవాణాలు రోడ్డు రవాణాల్లో నార్మల్గా వెళ్ళాలనుకున్నా కానీ రైలు రవాణాల్లో ఇంకా మెరుగుపరిచినట్టేయితే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి ఎంతో సులువుగా ఉంటుంది అంతేకాకుండా విమానాశ్రయాలు ప్రతి ఒక్క జిల్లాకి ఉన్నట్టయితే ఈ ఎటువంటి ఒక్క జిల్లా నుండి ఇంకో జిల్లాలకు వెళ్ళాలనుకున్న తొందరగా వెళ్ళడానికి విమానాశ్రయాలు ఎన్నో ఉండడం చాలా మంచిది అలా ఇలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయాలు చేయడం నేను అనుకుంటున్నాను